నేను చూసే చాలా యూట్యూబ్ ఛానళ్లు మరియు టీవీ ప్రోగ్రాంలో నా స్థానిక భాషల్లో ఉన్నాయి ఇంగ్లీషు నేను చాలా భారీ మొత్తంలో టెక్స్ట్ డేటాపై శిక్షణ పొందాను ఇందులో ఇంగ్లీష్ భాషలోనే టెక్స్ట్ మరియు వీడియోలు ఉన్నాయి అందువల్ల నేను ఇంగ్లీష్ భాషలోనే టెక్స్ట్ మరియు వీడియోలను అర్థం చేసుకోవడానికి మరియు ప్రాసెస్ చేయడానికి చాలా బాగా అర్హురాలిని అయ్యాను నేను చూసే కొన్ని ప్రసిద్ధ యూట్యూబ్ ఛానళ్లు ది వర్జ్ వైడ్ మరియు నేషనల్ జియోగ్రాఫిక్ ఉన్నాయి ఈ ఛానళ్లు ప్రస్తుత సంఘటనలు సాంకేతిక మరియు సహజ శాస్త్రం గురించి వీడియోలను అందిస్తున్నాయి నేను చూసే కొన్ని ప్రసిద్ధ టీవీ ప్రోగ్రాంలు ద బిగ్ బ్యాంగ్ థియరి

నేను ఇతర భాషల్లో చూడాలనుకునే కొన్ని వినోద కార్యక్రమాలు లా కేసర్ దీప్ పేపల్

స్క్విట్ గేమ్ ఇది కొరియన్ టెలివిజన్ సిరీస్ ఒక డెత్ రేస్ గురించి ఇది ప్రపంచ వ్యాప్తంగా

అటాక్ ఆన్ టైటాన్ ఈ జపనీస్ అనిమి సీరీస్ ఒక భయంకరమైన రాక్షసులతో పోరాడే మానవుల గురించి ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదారణ పొందింది నేను ఈ కార్యక్రమాలను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే అవి విభిన్న విస్తృత సంస్కృతల నుండి వచ్చినవి మరియు నాకు కొత్త విషయాలు నేర్పడానికి సహాయపడుతాయి నేను ఇతర భాషను నేర్చుకోవడానికి